మేడం ఎవరండి అవును మేడం ఓకే మేడం అంటే ద్రాక్షారామం గుడికా మేడం ఓకే మేడం ఓకే అండి ఓకే అండి

అంటే మేడం ఏ రోజున వెళ్తారు మేడం మీరు ద్రాక్షారామంకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడున వెళ్తారు మేడం ఓకే ఎంత మంది వెళ్తారు మేడం మీరు మీతో పాటు ఆరుగురు వస్తారండి మేడం అందరూ ఒక్క వయసు వాళ్ళేనా అండి లేకపోతే పిల్లలు గట్రా ఉన్నారా అండి ఓకే అండి మేడం అయితే ఇన్నోవా కార్ అరేంజ్ చేస్తామండి సరే మేడం అయితే ఇన్నోవా కార్ అరేంజ్ చేస్తాను పిల్లలకి వాళ్ళకి పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి ఏసీ లాస్ట్ వరకు వస్తుంది మేడం లాస్ట్ సీట్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది మీరు అప్ అండ్ డౌన్ అంటున్నారు కాబట్టి రోజు మీరు ఏ టైంకి పికప్ చేసుకోవాలో మాకు చెప్తే మేము ఆ టైంకి వస్తాము కాకినాడ నుంచి వన్ అండ్ హాఫ్ అవరా మేడం పర్వాలేదండి మీరు కార్ కాబట్టి వన్ అవర్లో వెళ్ళిపోతాము అండి అంటే మీరు ఫైవ్కి వస్తారా మే ఫైవ్కి బయల్దేరుతారా మేడం ఐదు గంటలకి బయల్దేరుతారా ఐదు కానీ నాలుగున్నరకి నేను నాలుగున్నరకే అక్కడ ఉంటాను మేడం మా కార్ అక్కడ ఉంటుంది మీ ఇంటి దగ్గర మీరు ఇంటి అడ్రస్ గట్రా అన్నీ పెడితే అక్కడ ఉంటుంది మేడం ఓకే అండి మీరు మొత్తం ఇంటి అడ్రస్ గట్రా మాకు పెడితే నేను నాలుగున్నరకి అక్కడ ఉంటాను కరెక్ట్గా ఐదు గంటలకి బండి స్టార్ట్ అయిపోతుందండి ఆరు గంటలకల్లా ఆరు గంటలకల్లా మీరు అక్కడికి వెళ్ళిపోతారండి ఓకే మేడం మరి ఈ మూడు రోజులకి ఆరు వేలు అవుతుంది మేడం మళ్ళీ అందులో మీరు డ్రైవెర్ డ్రైవర్కి ఫుడ్ గట్రా మీరే పెట్టుకోవాలి మేడం అంటే ద్రాక్షారామం దగ్గర ఓకే మేడం లేదు మేడం డీజిల్ మేం మేము పెట్టుకుంటాము మేడం మీరు ఇచ్చిన ఆరు వేలలోనే ఇంకా నేనంటే ఇది ఒక్కటే మీరు పెట్టుకోవాలి మేడం డ్రైవర్కి ఫుడ్ గట్రా మీరే పెట్టుకోవాలి మేడం

థ్యాంక్ యూ మేడం